నేను గడిపిన సెలవులలో అత్యంత ప్రశాంతతనిచ్చిన స్థలం అరకు అది ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది అది ఇప్పుడు చాలా చైతన్యవంతంగా కూడా అడిగింది ఎందుకనగా అడవులలో ఎంతో ప్రశాంతత ఉంటుంది చెట్ల గాలి సువాసనలు పరిమళలు నీళ్ల గలగలలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది వాటి వల్ల మనకు మంచి ఆరోగ్యం వస్తుంది చెట్ల వాసనలు మనకి మంచి మెదడుకి పదును పెడుతుంది నీళ్లు మనకి దాహాన్ని తీరుస్తాయి ఈ అరకు ఎంతో అందంగా ఉంటుంది అరకు వైజాగ్ ప్రదేశంలో ఉంది చెట్లు పుట్టలు జంతువులతో అరకు ఎంతో అందంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ అది సందర్శించవలసిన ప్రదేశం చాలా మంది అరకు అంటే ఎంతో ఇష్టపడతారు ఇప్పుడు ఈ మధ్యన రైళ్ళ ఇది కూడా పెట్టారు రైలు నుంచి కూడా వెళ్ళే మార్గాన్ని సరళం చేశారు కావున అది ప్రతి ఒక్కరు సందర్శించాల్సిన విషయం మేమైతే చెట్లకు ఉయ్యాల కట్టుకొని ఊగాం చెట్ల వెనకాల దాక్కొని ఎంతో సందడి చేస్తూ ఆడుకున్నాము పిల్లలకు ఆడుకోడానికి మంచి స్థలంగా భావించవచ్చు ఎందుకంటే పిల్లలు మరి ముఖ్యంగా ఎప్పుడైనా ప్రదేశంలో చూసేది చెట్ల వాతావరణమే సెలవుల్లో ఎంతో ప్రశాంతతను ఇచ్చేది ఆ అరకు ప్రదేశం ఆ ప్రశాంతత వల్ల మనకు చాలా ఆనందంగా ఉంటుంది ఎవరి ఉద్యోగాల వాళ్ళు బిజీగా ఉండే ఈ సమయంలలో ఈ చెట్ల వాతావరణం ఎంతో ఊరటనిస్తుందని చెప్పుకోవచ్చు